ప్రభుత్వం పథకాలు పేద ప్రజలకు ఒక వరమని చెప్పవచ్చు అవి ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం హయాంలో పెన్షన్లు వృద్దుులకు పెన్షన్లు అందజేయటం అలాగే వికలాంగులకు నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేలకు చేసి అందజేయటం జరుగుతుంది అది వికలాంగులకు ఎంతో ఉపయోగకరమైన పథకం అంతేకాకుండా పేద వర్గాలకు ఎస్సిఎస్టి కార్పొరేషన్ల నుండి నిధులు మంజూరి చేయటం అలాగే ఎస్సి ఎస్టి షాపులకు లక్ష రూపాయలు లోన్లు అందజేయటం జరుగుతుంది దీంతోపాటు బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులాలకు లోన్లు అందజేయటం జరుగుతుంది వీటితో పాటు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే పేద ప్రజలు తమ పిల్లలను చదివించడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి ఇబ్బందులు పడకుండా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో విద్యను ఉచితంగా అందజేస్తున్నారు ఈ పథకం చాలా ఉపయోగకరం అలానే చేతి వృత్తుల వారికి కులవృత్తుల వారికి ఎన్నో ఉపయోగకరమైన పథకాలు ఈ ప్రభుత్వం అందిస్తుంది గతంలో చేతి వృత్తుల వారికి పదివేల రూపాయలు అందించడం జరిగింది ఈ ప్రభుత్వంలో చేతి వృత్తిదారులకు పనిముట్లు అందజేస్తున్నారు అలాగే డ్రైవర్లకు వెహికల్స్ లోన్ రూపంలో అందజేయటం జరుగుతుంది ఇలా అన్ని వర్గాల వారికి పథకాలు అందుబాటులో ఉన్నాయి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏదో ఒక రూపంలో పథకాలను అందిస్తుంది అటువంటి పథకాలను అందుకని పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు ఇలా ప్రతి వర్గానికి అంటే ఎస్సి ఎస్టీ బీసి ముస్లిం మైనార్టీలకు ఎన్నో రకాలైన పథకాలను ఈ ప్రభుత్వాలు అందిస్తున్నాయి అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా హెల్త్ కార్డుల ద్వారా ఆరోగ్యపరమైన పథకాలను కూడా అందజేయటం జరుగుతుంది ఈ పథకాలను ప్రభుత్వం అందజేయటంతో పేద ప్రజలు ఈ పథకాలు తీసుకొని ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకొని లబ్ధి పొందుతున్నారు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు మహిళలకైతే ప్రత్యేకమైన పథకాలను అందిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలకు లోన్లు సున్నా వడ్డీ రుణాలు అందించటం జరుగుతుంది అంతేకాకుండా మహిళలకు ప్రత్యేకమైన పథకాలు పెట్టి ప్రభుత్వాలు వారికి చేయూతను అందిస్తున్నాయి ఇలా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గా అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వాలు ఈ పథకాలను అందజేస్తున్నాయి అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఇటువంటి పథకాలను అందరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ప్రభుత్వాలు పెట్టే ఉచిత పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అటువంటి పథకాలు అన్ని వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఇలా వాక్రా మహిళలకు రుణాలు ఎస్సి ఎస్టీ బీసి మైనార్టీలకు రుణాలు విద్యార్థులకు ఫీజు రియ ఫీజు రియంబర్స్మెంట్తో మంచి పథకాలను అంది పుచ్చుకుంటున్నారు అన్ని వర్గాల ప్రజలు